హలో నేను అమెరికా నుంచి చేస్తున్నాను మీ క్యాబ్ క్యాబ్ కావాలి మాకు ఇక్కడ కొంచం తెలియని ప్లేసులు అన్నీ చూపిస్తారా అండీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏమేం ప్లేసులు ఉంటాయి కొంచం చెప్తారా మాకు ఓకే ఇంకా ఓకే ఎంత మనీ పడుతుంది ఇవన్నీ తీసుకువెళ్లి తీసుకురావడానికి ఓకే నాకొక ఫోర్ డేస్ కావాలి మొత్తం ఎంత ఛార్జ్ చేస్తారు మీరు మొత్తం ఎంత ఛార్జ్ చేస్తారు అని అంటున్నా ఓకే ఎవరన్నా వస్తారా అలా ఆ టైము లో కన్ఫర్మ్ చేయండి క్యాబ్ లెవెన్ థర్టీ ఆ టైమ్ లో క్యాబ్ కన్ఫర్మ్ చేయండి కాల్ చేస్తాను మీకు హైదరాబాద్ అండ్ కోనసీమ ఇలా టెంపుల్స్ అన్నీ చూపిస్తారా మీరు కొంచెం ఓకే